మా పంటల్లో మామూలుగా సాధారణంగా ఎలా అమ్ముతారంటే పంట పండిన తర్వాత అది కోత కోసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే దగ్గరలో ఏమైనా ఈ మార్కెట్లు లాంటి ఏమైనా ఉంటే అందులోకి తీసుకెళ్ళి మనం అమ్ముతామండి దగ్గరలో ఉన్న మార్కెట్లు ఏమేమి ఉన్నాయంటే రైతు మార్కెట్ రైతు బజార్ అనే పేరుతో అవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చేపట్టిన రైతు మార్కెట్లోకి ఎక్కువ శాతం తీసుకెళ్ళి అమ్మడానికి మక్కువ చూపుద్ది ఎందుకంటే అక్కడున్న ప్రతి ధర కూడా ఏంటంటేనండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్ణయింపబడతాది ప్రతిరోజు ధర అంటే రైతుకి ఇటు రైతుకి ఇబ్బంది కలక్కుండా అటు కొనుక్కునే వారికి ఇబ్బంది కలక్కుండా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచేత ఇవి నిర్ణయింబడతాయండి ఈ నియమాలు ఏంటంటే నండి మనం ఎక్కువ మనం వాళ్ళని నియమించిన రేటు కన్నా ఎక్కువ మోతాదుల్లో మనం అమ్మకూడదండి వాళ్ళు ఎంత ధనమైతే వాళ్ళు చెప్పారో అంత అంత డబ్బులకి మనం దానిని అమ్మాలండి ఇంకొకటి ఏంటంటే మంచివి అవి కూడా మంచివి అమ్మాలి ఇష్టం వచ్చినవి అవి అమ్మకూడదండి ఇవి కొన్ని నియమాలండి ఈ పంటను అమ్మడానికి మీ పండించిన పంటను అమ్మడానికి కొన్ని నియమాలాంటివండీ